పెద్ద పరిమాణంలో శిక్షణలో గాయాలు అంటూ ఏమి జరగలేదు దాటవలసిన పరిమితులు కూడా ఏమి రాలేదు నేను చేయగలగడం అంటే బాగానే నేర్చుకున్నాను నేర్చుకున్నప్పుడు మనకు అర్ధమవ్వలేనప్పుడు కూడా ఒక్కసారి కాకుండా మనకు అర్ధమయ్యేట్టు చెప్పే విధంగా శిక్షణ వాళ్ళు ఇస్తారు దాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది గాయాలైనా ఏ ఏవైనా సరే వాటిల్ని ఆ దెబ్బలను తట్టుకుని ముందుకు వెళ్ళగలగాలి మనం అలాంటప్పుడు మనకు మంచిగా ఏ ఏ సబ్జెక్టు అయినా అర్ధమవుతుంది ఆ శిక్షణ ప్రక్రియలోవి కూడా మనకు క్లియర్గా అర్థమవుతాయి